హలో సార్ ట్రావెలింగ్ ఏజెన్సీనా సార్ నేను మా కుటుంబంతో సహా ఒక విహార స్థలానికి ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటున్నాము ఒక చిన్న ట్రిప్కి దానికోసం ఒక టాక్సీ కానీ కార్ కానీ బుక్ చేయాలనుకుంటున్నాను దాంట్లో ఒక ఫోర్ మెంబర్స్ కానీ ఫైవ్ మెంబర్స్ కానీ వెళ్ళా లి అనుకుంటున్నాము ఒక చిన్న టాక్సీ ధర ఎంత ఉంటుంది లేకపోతే ఒక ఆరుగురు పట్టే కొంచెం పెద్ద టాక్సీ ధర ఎంత ఉంటుందో నాకు చెప్పగలుగుతారా